హలో దిస్ కాల్ ఈజ్ నౌ బియింగ్ రికార్డెడ్ హలో నమస్తే అండి నేను హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి కాల్ చేస్తున్నానండి మీరు పాలసీ తీసుకోవాలనుకుంటున్నారు కదా ఈ పాలసీ కోసం కొన్ని డాక్యుమెంట్స్ అవి అవసరమవుతాయండి మీ దగ్ నేను చెప్తానండి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఆధార్ కార్డ్ ఒకటి కావాలి అది మీ గుర్తింపు ప్రూఫ్గా ఉపయోగపడుతుంది అలాగే పాన్ కార్డ్ మీ ఆదాయ పన్ను చెల్లింపు దానికి సంబంధించినట్టుగా కా గుర్తింపు ఉంటుందనమాట అలాగే రెసిడెన్షియల్ ప్రూఫ్ మీ ఆధార్తో పాటు మీ ప్రస్తుత చిరునామాను నిరూపించే ఇంకొక డాక్యుమెంట్ కూడా అవసరమవుతుంది అదేంటంటే పాస్పోర్ట్ కానీ డ్ర డ్రైవింగ్ లైసెన్స్ లేదా కరెంట్ బిల్ కానీ అలా అవసరమవుతుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒక రెండు లేకపోతే మూడు కావాలండి అలాగే క్యాన్సిల్ చెయ్యబడిన చెక్ లేదా పాస్బుక్కు కావాల్సొస్తుంది కొన్ని ఆరోగ్య పరీక్షలు మీరు ఆ పాలసీ కోసం తప్పనిసరిగా చెయ్యించుకోవాలండి చేశానండి మీవన్ని చాలా కాన్ఫిడెన్షియల్గా జాగ్రత్తగా దాచి ఉంచుతాము మేము మీకు దాని వల్ల వేరే ఇబ్బంది ఏమి రాదు ఎలాంటి ఓకే క్యాన్సిల్ చెయ్యబడిన చెక్ లేదా పాస్బుక్ లేకపోయినా పర్వాలేదు మీ బ్యాంక్ ఖాతా వివరాలు మరో విధంగా మనం తెలుసుకోవచ్చు అలాగే ఆరోగ్య పరీక్ష దె విషయానికొస్తే అది మీరు ఎంచుకున్న పాలసీపై ఆధారపడి ఉంటుందండి కొన్ని పాలసీల కోసం ఆరోగ్య పరీక్ష తప్పనిసరండి హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఆరోగ్య పరీక్షలు మీరు మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ లిస్ట్ మీకు మేమందిస్తాము మీరు అక్కడికి వెళ్ళి పరీక్షలు చెయ్యించుకోవచ్చండి ఈ డాక్యుమెంట్స్ని మీర్ మాకు స్కాన్ చేసి ఈమెయిల్ ద్వారా పంపించచ్చు లేకపోతే మా ఆఫీస్కి వచ్చి నేరుగా సబ్మిట్ చెయ్యచ్చండి ఈ నెంబర్కి మీరు ఈమెయిల్ చెయ్యచ్చు నా ఈమెయిల్ ఐడి వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ డాట్ కామ్ అండి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ హెల్త్ ఇన్సూరెన్స్ డాట్ కామ్కి మీరు ఈమెయిల్ చెయ్యొచ్చు

ఓకేనండి అలాగేనండి థ్యాంక్ యూ సో మచ్ కాల్ రికార్డింగ్ హ్యాజ్ నౌ ఎండెడ్